హలో ఓకే సార్ ఓకే ఓకే ఇప్పుడైతే లేటెస్ట్ బుక్సా ఇప్పుడే రాలేదు ఇప్పుడు రాలేదు నువ్వు ఎప్పుడు వస్తారు ఇప్పుడు

టు వీక్స్ తరువాత వస్తారా ఓకే ఓకే ఉన్నాయి వచ్చేస్తాయి అప్పటి వరకు టు వీక్స్ లోపు వచ్చేస్తాయి ఐదు వచ్చేసి టు థౌ వన్ అండ్ వన్ థౌసండ్ వన్ థౌసండ్ వన్ థౌసండ్ వరకు అయిపోతాయి సరే ఓల్డ్ ఇస్తావా ఓల్డ్ది ఇచ్చి న్యూ తీసుకుంటావా ఓకే ఓకే ఓకే డిస్కౌంట్ చేసి ఇస్తాను

లే ఓల్డ్ కస్టమరే కాబట్టి తక్కువకే ఇస్తాను డిస్కౌంట్ చేసి మొత్తం సిక్స్ హండ్రెడ్ అవుతాయి ఎక్స్ట్రా బిల్ క్రొత్త బుక్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతాయి

క్రొత్త బుక్స్ కదా పాతవి పాతవి ఇచ్చి క్రొత్తది తీసుకుంటే ఎక్కువవుతాయి అదే తెలిసినవాళ్ళే కదా క్రొత్తవే ఇస్తాము క్రొత్తవి బ్రో టు వీక్స్ తరువాత ఓకేనా ఓకే ఓకే